నేను నా జీవితంలో అన్నిటికన్నా ఎక్కువ విలువ ఇచ్చేది పెళ్లికి ఎందుకు అంటే ఆ పెళ్లి వల్ల ఒక పెద్ద ఫ్యామిలీ అనేది ఏర్పడుతుంది ఒక్కొక్కళ్ళు రక్తసంబంధం ప్రేమలు అనుబంధాలు ఇవన్నీ ఉంటాయి అంటే అది ఒక పెళ్లి చేసుకుంటేనే కదా మన రక్తం సంబంధం అనేది మనం పెంచుకోగలుగుతాము అలాగా ఒకళ్ళ మీద ఎక్కువగా స్వచ్ఛమైన ప్రేమ అనేది ఎక్కడన్నా దొరుకుతుంది అని అంటే అది పెళ్లి పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ల పిల్లలు అట్లా ఇలా పెద్ద ఫ్యామిలీగా ఉంటేనే బాగుంటుంది ఎక్కువ బంధువులు వాళ్ళందరూ కూడా ప్రేమగా ఉండొచ్చు కానీ మనదంటూ మనకి వేరుగా మనం భార్యా భర్త వాళ్ళ పిల్లలు వాళ్ళు పెద్ద పెద్దవాళ్లు అయి వాళ్లు చదువుకొని వాళ్లకి పెళ్లిళ్లు మళ్లీ వాళ్ళకి పిల్లలు అట్లా ఇలా ఉంటే కొంచెం బాగుంటుంది వీళ్ళ ప్రేమలు వీళ్లు వేరు అని నా ఉద్దేశం